నేను ఉద్యోగం కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాను ఒక ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం మాకు ఆధార్ కార్డు అత్యవసరంగా అవసరం కావాలని చెప్పారు ఆధార్ కార్డ్ గురించి అవసరం అత్యవసరంగా మాకు రావడానికి మా స్నేహితుడిని మేము సంప్రదించాము మా స్నేహితునికి మేము అన్ని వివరాలు అందించాము మా స్నేహితుడు ఆధార్ కార్డు సురక్షితంగా రావడానికి ఉత్తమమైన మార్గాన్ని మాకు తెలియజేసాడు మేము మీసేవ మీ సేవలకు వెళ్ళి అక్కడ వివరాలన్నీ చెప్పి ఆధార్ కార్డు కోసం అవసరమైన వివరాలన్నీ చెప్పి చెప్పి ఇస్తే త్వరగా వస్తుందని మా స్నేహితుడు మాకు ఆధార్ కార్డు గురించి సలహా ఇచ్చాడు